నమస్తే నమస్తే అమ్మ చెప్పండి చెప్పండి వెరీ గుడ్ అమ్మా వెరీ గుడ్ చెప్పండి

ఓకే ఓకేనమ్మా ఉంటాయమ్మ

క్వాలిటీ అన్ని ఉన్నాయమ్మా కొంచం కాస్ట్ అయినా పర్లేదా అంటే వేరియేషన్స్ ఉన్నాయి కాస్ట్ విషయంలో కొంచం తక్కువలో ఉన్నాయి తరవాత మీడియంలో ఉన్నాయి తర్వాత హై కాస్ట్లో ఉన్నాయి కానీ మీరు షాప్కి గనక వచ్చినట్లయితే మేము ఇక్కడ మీరు మీకు ప్రత్యక్షంగా చూపించి ఏ స్టయిల్సు మీకు సరిపోతాయని మీరూ చూసుకుంటారు మేము కూడా సజెస్ట్ చేస్తాము తప్పకుండా అయితే

అయితే ఇంకొకటి మీకు వాట్సప్కి వాట్సప్కి పంపిస్తాను కొన్ని స్టయిల్సు వాటిలో ఏవి బెటరో అన్నది కూడా మీరు చూసుకోచ్చు ఓకేనా మేడం ఓకే రైట్ రైటమ్మా థ్యాంక్స్ థ్యాంక్స్ ఓకేనమ్మా రైట్ రైట్